హలో హలో హలో చెప్పండి అవునవును ఏంటండి

ఇక్కడ మన హుస్నాబాద్ దగ్గర పోతారం దగ్గర మంచి ప్లేస్ ఉంది మేడం మీకు అక్కడ మంచిగా ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది హుస్నాబాద్ దగ్గర పోతారం ఇక్కడ మూడు వందల గజాలు ఉన్నది మీకు నాలుగు వందలు ఇట్లా ఉంటాయి ఫ్లాట్సు చాలామంది కొనుకుంటున్నారు ఆడ మంచి వాటర్ సౌకర్యం బాగున్నది ఆడ అంతా స్కూల్స్ కూడా దగ్గర ఉన్నాయి పిల్లలకు మీకు అన్నీ తీరులో ఫెసిలిటీస్ ఉంటాయి ఆడ చాలామంది మన జాబ్ చేసే వాళ్ళు కూడా అందరు ఆడ కొనుకుంటుర్రు వెంచర్లు గజానికి పద్నాలుగు వేలు ఉంది అక్కడ ఇప్పుడు మీకు మీకు తక్కువ ఇప్పడు ఇరవై వేలు అవుతుంది ఇంకొక మీరు ఆరు నెలలు ఆగేది ఉంటే ఇరవై వేలు అవుతుంది రెండు మూడు నెలలలో ఇరవై వేలు అవుతుంది ఎందుకు ఇక అంతా ఇల్లు సిటీ కలిసే ఉంది ఇప్పుడు ఆడికి దగ్గర హుస్నాబాద్కు ఇప్పుడు హుస్నాబాద్ పోతారం మొత్తం కలిసిపోయింది కదా అది అంతా

తక్కువ అంటే మీరు కంపల్సరీగా కావాలంటే కొద్దిగా అటు ఇటు చూసి మాట్లాడతాం మీకు ఎన్ని గజాలు తీసుకుంటారు ఎంత ఇన్వెస్టిమెంట్ పెడతారు దాని గురించి మీరు ఆలోచించుకుని చెప్తే మీరు మీరు అవును అంటే కొంచెం అటు ఇటు చేసి మాట్లాడతాం తక్కువ చేసి సరే మరి మీరు ఎప్పుడు వస్తారో మాకు కాల్ చేస్తే మేము ఉంటాం అక్కడ

మీరు వార్డ్ షాప్స్ దగ్గర స్కూల్ దగ్గర మీకు అంతా అన్ని తీరులో ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ రోడ్కు మెయిన్ రోడ్కు ఉంటుంది

అలా మీరు ఎప్పుడు అన్న రండి మీరు కాల్ చేసే రండి మాకు ఫోన్ చేస్తే మేము ఆడ అందుబాటులో ఉంటాం ఓకే మేడమ్